హలో సార్ మేమే గుడ్ ఈవినింగ్ సార్ సార్ మేము వచ్చేసి నెల్లూరు నుంచి హైదరాబాదుకి వెళ్ళాలనుకుంటున్నాము

ఓకే సార్ ఇప్పుడు మేమొచ్చేసి ఫోర్ మెంబర్స్ ఉన్నాము సార్ సార్ ఈచ్ మెంబర్ ఎంత అవుతుంది సార్ ఒక మెంబర్ ఒక పర్సన్కి ఎంత టికెట్ ఛార్జ్ అవ్ ఛార్జ్ చేస్తారు ఓకే సార్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సీనియర్ సిటిజన్ ఒకరున్నారు మా మిసెస్ వన్ మెంబర్ చైల్డ్ చిన్ ఓకే ఓకే సార్

నలుగురు సార్ అంటే త్రీ త్రీ ఫుల్ టికెట్స్ వన్ హాఫ్ టికెట్ సార్ ఓకే ఓకే సరే ఇప్పుడు బస్ అనేది ఏ రూటున వెళ్తుంది సార్

ఓకే ఓకే సార్ మేము మధ్యలో ఏమైనా ఎమర్జెన్సీ సిచువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు మాకు ఏమైనా అలాంటి టైంలో ఆపగలుగుతారా బస్ ఏమైనా

ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు సీ అంటే సీట్స్ అంటున్నారు కదా సార్ మామూలు మా మామూలు బెర్త్లాగనే ఉంటాయా స్లీపర్స్ అలా ఉంటాయా సార్ ఓక్ ఓకే ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు టిక్కెట్ మీద మాకు ఒక ఈచ్ ఈచ్ టిక్కెట్ మీద ఎంత పర్సెంట్ తగ్గుతుంది ఓకే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్